అవును సార్ ఇక్కడ వికారాబాద్కి రావాలి సార్ ఫస్ట్ అయితే వికారాబాద్కి ట్రై ఫస్ట్ ట్రైన్లో రావాలి సార్ తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ దగ్గరికి వస్తే సరిపోతుంది సార్ ఉంటాయి సార్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుండొచ్చు సార్ సార్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుండొచ్చు సార్ వేరే ప్లేసెస్ ఉన్నాయి సార్ చాలా ప్లేసెస్ బుగ్గరామ లింగేశ్వరం అని చాలా ప్లేసెస్ ఉన్నాయి అంటే ఒక థౌజండ్ టూ థౌజండ్ అవుతుండోచ్చు సార్ అంతే సార్ మీరు అనంతగిరికి వెళ్ళేసరికి ఒక థర్టీ మినిట్స్ అంటే ఒక డే పడుతుండచ్చు సార్ మొత్తం

వన్ డే అవుతుంది సార్ ఉంటాయి సార్ ఉంటాయి సార్ మీకు పక్కా ఉంటాయి బస్సు నేమ్ వస్తు త్రీ సిక్స్ సెవెన్ ఉంటుంది సార్ చాలా బస్సెస్ ఉంటాయి సార్ మీరు వస్తే బస్సు తక్కువనే ఉంటుంది మీరంటే మీరు మీరు ఎంత మంది ఉన్నారో చెప్తే కాలిక్యులేట్ చేసి చెప్తాను సార్ అంటే ఇక చాలా బాగానే అవుతాయి సార్ అంటే చాలా చాలా బాగా ఎక్కువ అవుతయి సార్ అవును ఓ మీరు ఫిఫ్టీన్ మెంబర్స్ అంటున్నారు కదా సార్ వన్ డే అయితే పక్కా పడుతుంది అవన్నీ తిరిగి రావడానికి ఇంఫాం చేస్తాం సార్ ఓకే సార్ ఓకే